సుదీర్ఘ బైకింగ్ ట్రిపుల్లో ఆరోగ్యంగా ఉండటానికి మీరు మీ శారీరక శ్రమకు తగినంత ఆహారం మరియు పానీయాలను తీసుకోవడం చాలా ముఖ్యం మీరు తగినంత ద్రవాలను తీసుకోకుంటే మీరు డైహైడ్రేట్ అవుతారు మరియు తలనొప్పి అలసట మరియు మూత్రపిండ సమస్యలను ఎదురుకోవచ్చు మీరు తగినంత కార్బోహైడ్రేట్లు తీసుకోకపోతే మీ శక్తిని కోల్పోతారు మరియు అలసటతో బాధపడతారు మీరు తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే మీ కండరాల నష్టాన్ని ఎదురుకోవచ్చు సుదీర్ఘ బైకింగ్ ట్రిపుల్లో తినడానికి మంచి ఆహారం పండ్లు మరియు కూరగాయలు వీటిలో విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచ మెరుగుపరచడంలో సహాయపడతాయి ధాన్యాలు వీటిలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి ఇవి మీకు శక్తిని ఇస్తాయి ప్రోటీన్ మూలాలు వీటిలో చేపలు మాంసం గుడ్లు మరియు డైరీ ఉత్పత్తులూ ఉన్నాయి నట్స్ మరియు విత్తనాలు వీటిలో ప్రోటీన్ ఆరోగ్యకరమైన క్రొవ్వులు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి మీరు బైకింగ్ చేస్తున్నప్పుడు మీరు తరచుగా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం మీరు ప్రతీ రెండు మూడు గంటలకు చిన్న భోజనం లేదా స్నాక్స్ తీసుకోవాల్సి ఉన్నది మీరు బలంగా ఉండటానికి మరియు మీరు బైకింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇది సహాయ పడుతుంది బైకింగ్ ట్రిపుల్లో వెన్నునొప్పి లేదా భుజం నొప్పి వంటి గాయాలు సంభవించవచ్చు ఈ గాయాలను నివారించడానికి మీరు బైక్ను సరిగ్గా సర్దుబాటు చేయటం మరియు మీ శరీరం మీ బైక్కు సరిపోయేలా చూసుకోవటం ముఖ్యం మీరు బైకింగ్ చేస్తున్నప్పుడు సరైన బైకింగ్ను ఊరు కలిగి ఉంటాయి మీరు వెన్నునొప్పి లేదా భుజం నొప్పిని అనుభవిస్తే బైకింగ్ చేయడం ఆపివేయండి మరియు విశ్రాంతి తీసుకోండి మీరు నొప్పి తగ్గకపోతే మీ వైద్యుడిని సంప్రదించండి